ముఖ్యంగా పట్టణ పరిస్థిరా ప్రాంతలోని గ్రామీనా ప్రాంతాలో ఏంటంటే ముఖ్యంగా వ్యాధులు ఎక్కువగా పేరుకుపోతున్నాయి ఎందుకంటే మెయిన్ వాటర్ మురికి వాటర్ ఆ వాటర్ వల్ల పరిసరాలన్నీ ఉండటం వల్ల దోమలతో నిండిపోతున్నాయి అవి చిన్న చిన్న గుంటలతో ఉండడం వల్ల ఆ డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా నీట్గా శుభ్రంగా పరిశుభ్రతంగా లేకపోవడం వల్ల అపరిశుభ్రతంగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ చేరిపొవడం వల్ల ఆ దోమల వల్ల ఆ క్రిమి కీటకాల వల్ల ఏంటంటే ప్రజలకి ఎవరికైనా అ డెంగ్యూ అని మలేరియా అని మలేరియా అని జ్వరాలు రావడం వ్యాధులు ప్రజలకి ప్రభలుతున్నాయి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎక్కడ సంబంధి అక్కడ యొక్క ఊరి యొక్క పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అనే గ్రామీణ ఉన్న గ్రా పంచాయతీ సిబ్బంది అయిన ఆ పరిసరాలని పరిశుభ్రతంగా ఉంచుతూ అ మందులు అన్ని చల్లడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయని నా అభిప్రాయం వాళ్ళు ఎప్పుడికి అప్పుడు ఎప్పటికప్పుడు పరిశుభ్రతంగా చెక్ చేస్తూ వాళ్ళ డ్యూటి వాళ్ళు భాద్యతగా చేస్తూ ఉంటూ అదేవిధంగా ముఖ్యంగా మనది మన బాధ్యత మన కుటుంబాలు అక్కడ ఉన్న గ్రామీణ పట్టణస్తులైన ఏంటి అంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకుంటే ఏ వ్యాధులు దరిచేరవు ముఖ్యంగా ఏంటంటే అ డ్రైనేజ్ సిస్టంలో దగ్గర ఏవి పడితే అవి వస్తువులు చెత్తచెదారం పడకుండా అవి తగిన విధంగా ఉంచుకుంటే చాలా నీట్గా ఉంటుంది మన భారతదేశంలో మన అందరికి కూడా స్వచ్చభారత్ అని పెట్టారు స్వచ్ఛభారత్ అంటే మన ఇండియా అనేది స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచుకోమని మన పరిసరాల్లో చెత్తా చెదారంతో కూడిన వ్యర్ధపదాలన్నీ ఏవి లేకుండా వేస్ట్ గా ఉన్న పనికిరాని వస్తువులు ఏవి ఉంచకూడదు వస్తువులు తీసివేసేయాలి ఆ పనికిరాని వస్తువులు ఉంచావంటే దాంట్లో నుంచి వాటర్ చేరడం వల్ల గుడ్లు పెట్టడం దోమలు చేరడం ఈగలన్నీ ఇవన్ని అశుభ్రం అప శుభ్రత లేకపోవడం ఏంటంటే మన కుటుంబాలకి మనకు ఏంటంటే వ్యాధులు చేరుతాయని నా అభిప్రాయం అవన్నీ మన ఇల్లు మన శుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే పక్క వాళ్ళ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటాయని నమ్మకం అందరూ కూడ అలా చెయ్యచ్చు మన భాద్యత మనం సగం చేస్తే గవర్నమెంట్ వాళ్లు కూడా సగం చేస్తారు అప్పుడు వ్యాధులు దరిచేరావు అని నా సూచన అభిప్రాయం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆ వర్షాకాలమైన ఏ కాలమైనా ఏదైనా నీట్గా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్వచ్ఛభారత్గా ఉంచుకుంటే మనకు ఏ వ్యాధి అనేది వ్యాధులు దరి చేరవని అభిప్రాయం